ఎప్పుడైనా ఇంట్లో పనులు చేయడానికి స్వయంగా నియంత్రించే గూగుల్ నెస్ట్ లేదా అమెజాన్ ఎకో వంటివి వాడాలని అనుకున్నా ఈ స్మార్ట్ అసిస్టెంట్లు మన రోజువారి జీవితాన్ని సులభతరం చేశాయి ఈ టెక్నాలజీ ఉపయోగాలు సౌకర్యంతమైన జీవితం గూగుల్ నెస్ట్ అమెజాన్ ఎకో లాంటి డివైసులు వాయిస్ కమాండ్స్ ద్వారా లైట్స్ ఆఫ్ ఆన్ చేయడం సంగీతం ప్లే చేయడం అలారం సెట్ చేయటం లాంటి పనులను చేస్తాయి సమయం ఆదా వాయిస్ అసిస్టెంట్స్ ద్వారా ఈమెయిల్స్ చెక్ చేయడం షెడ్యూల్స్ మెసేజ్ చేయడం వేగంగా చేయవచ్చు ఆటోమేషన్ ఇంట్లో ఉష్ణోగ్రత నియంత్రణ స్మార్ట్ టీవీల నియంత్రణ వంటి పనులను చేయగలవు అనుభవం ఈ స్మార్ట్ అసిస్టెంట్లు ఉపయోగించడం వల్ల చాలా బాగుంటుంది ముఖ్యంగా బిజీ లైఫ్లో ఇవి సమయాన్ని ఆదా చేయటంలో సహాయపడతాయి అయితే కొన్ని సందర్భాల్లో వాయిస్ కమాండ్స్ సరైన విధంగా గుర్తించకపోవడం అనుభవంలో ఎదురైంది అంత మంది గూగుల్ నెస్ట్ లేదా అమెజాన్ ఎకో వంటి స్మార్ట్ ఫోన్స్ మరింత సులభతరం చేస్తాయి కానీ వ్యక్తిగత డేటా భద్రతను కూడా కాపాడుకోవటం ముఖ్యం